మేడం మీ టికెట్ ఏది పోయిందా అబద్దం చెప్తున్నారు కదా మే మీద కేస్ బుక్ చేయాల్సి ఉంటది ఇలా టికెట్ లేకుండా ప్రయాణం చేయడం వల్ల లాస్ట్ స్టేషన్లో తీసుకుంటే ఏది ఎలా పోద్ది మీరు ఇక్కడే కూర్చుని ఉన్నారు కదా సో అలా కాదు మీరు స్టేషన్కి రావాల్సి ఉంటది మీద కేస్ బుక్ చేయాల్సి వస్తుంది ఇలా టికెట్ లేకుండా ప్రయాణం చేస్తే ఫైన్ ఏంటమ్మా ఇలా టికెట్లు తీసుకోకుండా ఊరికే ఫైన్లు వేసి వదిలేస్తాము మిమ్మల్ని చూసి అలాగే చాలా మంది చేస్తారు సరే అమ్మ కాదు మిమ్మల్ని చూసి వేరే వాళ్ళు కూడా అలాగే చేస్తారు కదా టికెట్ తీసుకోకుండా వచ్చి చెక్కింగ్ ఉండదులే దొరికినప్పుడు ఫైన్ కట్టేసి వెళ్ళిపోదాం ఇలా అనుకోని అనుకుంటూ ఉంటారు ఏ స్టేషన్లో ఎక్కారు మీరు లాస్ట్ స్టేషనా సరే మీరు ఏ ఊరికి చెందినట్టు మీ దగ్గర ఏమన్నా ప్రూఫ్స్ ఉన్నాయా సరే చూపిస్తే నేను ఫైన్ అమౌంట్ రాసిస్తాను మీరు చలానాలో కట్టేయండి ఇంకోసారి ఇలా రిపీట్ చెయ్యకండి మీరు జాగ్రత్తగా అన్ని చెక్ చేసుకొని ఉండండి ఎప్పుడు చెకింగ్ ఉంటుందో చెప్పలేము సరే ఓకే అమ్మ